హలో శ్యామలా బాగున్నావా నేను ఓలా ఊబర్ చాలా సార్లు వాడాను డ్రైవర్లు సద్గుణంగా ఉండి ప్రయాణం సురక్షితంగా ఉంటుంది అందులో డ్రైవర్ రేటింగ్ సాధారణంగా ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ స్టార్లు మధ్య ఉండాలి పరికరాలు క్లీన్గా ఉండాలి రైడ్ కూడా సజావుగా సాగుతుంది కానీ కొన్నిసార్లు ఎవరైనా డ్రైవర్ సంతో పాటు సంభాషణ చేయడం కూడా ప్రాధాన్యత ఇవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే కానీ సాధారణ పద్ధతిలో ప్రవర్తించే డ్రైవర్లు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి ఫోర్ ఫైవ్ పాయింట్ వన్ స్టార్ ఇవ్వాలని నేను అనుకుంటాను నువ్వు ఏమనుకుంటావే రేటింగ్ గురించి అడుగు నేనైతే బాగా నీట్గా ఉండి టైంకి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకెళ్తే వాళ్ళకి నేను ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను ఎలా ఉంటుంది మీ దగ్గర ఉండే ట్యాక్సీ వాళ్ళ దగ్గర రేటింగు చెప్పగలవా కొంచము